నేను వాచ్ ఆర్డర్ పెట్టాను అమెజాన్ నుంచి వాచ్ తక్కువ రేట్ ఉంటుంది సరిగ్గా పని చేయదు అనుకున్నాను అంత తక్కువ రేట్లో మంచిగా పని చేస్తుంది డయల్ ఉంది టైం ఉంది లైట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో నేను ఆ సౌకర్యాలతో సంతోషంగా ఉన్నాను మంచి వాచ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు